మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఏం టెన్షన్ పడొద్దు ఆన్లైన్లో అప్లై చేసినప్పటికీ మీకు అది తొందరగానే వస్తది కాబట్టి మీరు దాని గురించి ఏం టెన్షన్ పడనవసరం లేదు మేము మీకు హెల్ప్ చేస్తాం ఆ సర్టిఫి బర్త్ సర్టిఫికెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకు ఒక ఐడీ ఇస్తారు ఆ ఐడీ కూడా తీసుకొని చెక్ చేసుకోవచ్చు లేదా మీసేవ దగ్గరికి వెళ్ళైనా తెలుసుకోవచ్చు లేకపోతే నేనే కాల్ చేసి మీకు చెప్తాను ఏ విషయం అనేది